మంచి రచయత కావాలి అనేది నా లక్ష్యాల్లో ఒకటి నేను రాయడం ఆనందించాను మరియు ఆలోచనలను కమ్యూనికేట్ చేయడానికి మరియు వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం అని నేను భావిస్తున్నాను నేను చాలా చదవటం ప్రతి రోజు రాయటం మరియు ఇతరుల నుండి అభిప్రాయం పొందటం ద్వారా నా వ్రాత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తున్నాను నా లక్ష్యాలలో మరొకటి ప్రపంచాన్ని పర్యటించడం నేను ఎల్లప్పుడూ విభిన్న సంస్కృతులు మరియు భాషల పట్ల ఆకర్షితుడను అయ్యాను మరియు నేను ప్రపంచాన్ని వీలైనంతవరకు అనుభవించాలి అనుకుంటున్నాను నేను నా ప్రయాణాల కోసం డబ్బును ఆదా చేస్తున్నాను మరియు నా తదుపరి పర్యటనకు ప్లాన్ చేస్తున్నాను చివరిగా నేను కూడా ప్రపంచంలో ఒక మార్పు చేయాలి అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి సానుకూల ప్రభావం చూపే శిక్ష ఉందని నేను నమ్ముతున్నాను మరియు ఇతరులకు సహాయం చేయటానికి నా ప్రతిభను మరియు నైపుణ్యాలను ఉపయోగించాలి అనుకుంటున్నాను నేను స్థానిక స్వచ్చంద సంస్థతో స్వచ్ఛందంగా పని చేస్తున్నాను మరియు నా సొంత లాభాపేక్ష లేని సంస్థను ప్రారంభించాలని ఆలోచిస్తున్నాను నేర్చుకోవడం మరియు ఎదగాలనే కోరికా ఇతరులకు సహాయం చేయాలనే అభిరుచి మరియు నా సొంత సామర్థ్యాలపై నమ్మకాలతో నా లక్ష్యాలను సాధించడానికి నేను ప్రేరేపింపబడ్డాను నా లక్ష్యాలను సాధించడానికి కృషి మరియు అంకిత భావం అవసరమని నాకు తెలుసు కాని నేను దానిని చెయ్యగలనని నమ్మకం ఉంది